పద్నాలుగు రెండు వందల ఎనభై ఆరు ఐదు వందల డెబ్భై తొమ్మిది పదివేల తొమ్మిదొందల ఎనభై రెండు తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల ముప్పై మూడు